విద్యలో క్రీడా పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనం స్కూల్ డేస్ నుంచి చూస్తుంటే మనకి సెవెన్ పీరియడ్స్ ఉంటే దానిలో సిక్స్ పీరియడ్స్ స్టడీస్కి పెట్టి అండ్ వన్ పీరియడ్ స్పోర్ట్స్కి పెడతారు ఎందుకంటే ఆ స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్ కి స్టడీసే కాకుండా ఒక డిఫరెంట్ ట్యాలెంట్ కూడా ఉంటుంది ఆ ట్యాలెంట్ని మనం బయటికి తీసుకురావడానికి ప్రతి స్కూల్లో సు ఇంకా స్టూడెంట్స్ రీలీఫ్ అవ్వడానికి ఒక పీరియడ్ పెడతారు ఆ విద్య ఎడ్యుకేషన్ విద్యలో క్రీడ పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్ విద్యార్థికి ఒక ప్రతి దాంట్లో నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని బ బయటికి తీయాలి చూపించాలి ఇంకా అది మెయిన్లీ స్కూల్ స్కూల్స్ నుంచే అవి అవుతుంది ఇప్పుడు మనం ఎంఎస్ ధోనిని చూసుకున్నా ఫేవరేట్ నా ఫేవరేట్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని చూసుకున్నా తను తన స్కూల్ నుంచే వాళ్ళ సార్ వాళ్ళు అతన్ని గుర్తించారు అలా గుర్తించినందుకే అతను ఇప్పుడు ఒక పెద్ద క్రికెటర్ అయ్యాడు ఇంకా విద్యలో మన క్రీడ క్రీడ ద్వారా ప్రతి ఒక్కరికి సహనం బాధ్యత జవా జవాబుదారితనం అన్నీ పెరుగుతాయి ఇంకా మనిషితో మనిషి మాట్లాడుకోవడానికి కూడా మాట్లాడడం కూడా నేర్చుకుంటారు క్రీడా విద్య విద్యలో క్రీడా పాత్ర చాలా చాలా ఎక్కువ ఉంది అది అది విద్యార్థుల అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అందరికి విద్య ఒక్కటే మార్గం కాదు కొంతమందికి క్రీడ కూడా మార్గమే అలాంటి వాళ్ళకి స్కూల్స్లో స్పోర్ట్స్లో స్పోర్ట్స్ పీరియడ్ పెట్టిన పెట్టడం వల్ల వాళ్ళ నైపుణ్యం ఏంటో బయట పడతుంది దానివల్ల వాళ్ళు వాళ్ళ అనుకున్నది సాధించగలుగుతారు వాళ్ళు దాంట్లో మంచి ప్లేయర్ ఉంటే వాళ్ళు వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఎలా అయిన గెలుస్తారు మనకి ఆటల ద్వారా మనకి సహనం చాలా పెరుగుతుంది ఎందుకంటే గెలుపు ఓటములు అవన్నీ ఆటలో సహజంగా ఉంటాయి అది మనం నేర్చుకుంటాం ఎందుకంటే లైఫ్లో చాలా గెలవాలి చాలా ఓడిపోవాలి ఓడి మనం గెలి గెలిస్తే తీసుకుంటాం మనం ఓడిపోతే తీసుకోము అది మనం ఆట ఆట ఆట ద్వారా తెలుస్తుంది ఇంకా జవాబుదారితనం ఇంకా శారీ శారీరక నైపుణ్యం ఈ శారీరక నైపుణ్యం చాలా పెరుగుతుంది ఆటల ద్వారా క్రీడ మనం విద్య విద్యతో పాటు క్రీడ కూడా అందించాలి విద్యార్థులకి ఎంతో మంది నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా స్కూల్స్ నుంచే తను మా స్కూల్ నుంచి చాలా బాగా క్రికెట్ ఆడే వాడు తను ఇప్పుడు ఒక స్టేట్ లెవెల్ క్రికెటర్ అయ్యాడు అది స్కూల్స్ నుంచే మా సార్ వాళ్ళు తనను గుర్తించి తన స్కూల్లో చాలా బాగా ఆడుతున్న మా సార్ వాళ్ళు తనను గుర్తించి ఇప్పుడు మా స్కూల్ క్యాప్ మా స్కూల్కే క్యాప్టన్ చేస్తుండే తర్వాత మండల్ లెవెల్ కాంపిటీషన్ జరిగాయి ఆ అబ్బాయి బాగా ఆడాడు దాని తర్వాత డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ జరిగాయి దాంట్లో కూడా ఆ అబ్బాయి తనను తాను పొగిడేసుకున్నాడు మన స్కూల్లో ఎంతమంది ఆడిన కూడా అబ్బాయికి దాంట్లో అబ్బాయికి నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యం బయటపడింది దాని తర్వాత అబ్బాయిని స్టేట్ లెవెల్ క్రికెటర్ స్టేట్ లెవెల్ క్రికెటర్గా క్రికెటర్గా మారాడు ఇప్పుడు కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఇంకా ముందు ముందు కూడా గవర్నన్స్ పొజిషన్కి వెళ్తాడేమో అది అది మాత్రం మా స్కూల్ ద్వారానే జరిగింది సో విద్యలో క్రీడ చా క్రీడ పాత్ర చాలా ఇంపార్టెంట్ ప్లే ప్లే చేస్తుంది ఇంకా క్రీడా ద్వా క్రీడా ద్వారా స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా కూడా దానికి ఉపశమనం దొరుకుతుంది పొద్దంతా చదివిన స్పోర్ట్స్ పీరియడ్ అయితే ఏదైతే ఉందో దానిలో వాళ్ళకి వాళ్ళ పూర్తి ఉపశమనం దొరుకుతుంది క్రీడ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి సహనం జవాబుదారితనం శారీరక నైపుణ్యం అభివృద్ధి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా జరుగుతుంది క్రీడతో కొంతమంది క్రీడని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమందికి అదే ప్రపంచంలాగా ఉంటుంది వాళ్ళని అలాంటి అలాంటి విద్యార్థులకి ఇట్లా విద్యలో స్కూ క్రీడని పెట్టడం ద్వారా చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా అది కారణం అవుతుంది నేనేమో విద్యలో క్రీడ పాత్ర చాలా ఉన్నతమైనది